స్త్రీలు ఆటలు తక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది వాళ్ళు స్త్రీలను ఏ ఆటలలో కానీ ఎక్కడా ఆటలలో తీసుకోరు ఎందుకు అంటే స్త్రీలు బలంగా ఉండలేరు ఈ ఆటలు ఆడలేరు వాళ్ళు అంటూ ఆటలు ఆడలేరు వాళ్ళని ఎక్కువ ఎక్కడా తక్కువ చూస్తారు స్త్రీలు పురుషులూ అంటూ ఏమీ ఉండదు అందరూ సమానమే స్త్రీలు కూడా పురుషులలాగే బలంగా ఉంటారు వాళ్ళు అన్ని ఆటలలో అన్నిటిలో ఉంటారు వాళ్ళని కూడా ప్రతీ ఒక్కరూ గుర్తించి వాళ్ళని కూడా ఆటలల్లో ప్రతి దాంట్లో తీసుకోవాలి ఇది మార్చాలి అంటే స్త్రీలను ప్రతిఒక్కరూ గుర్తించాలి వాళ్ళు కూడా మంచిగా ఆడతారు వాళ్ళు ఉంటారు వాళ్ళు బలంగా ఉంటారు మన భారతదేశంలో ఎందరో స్త్రీలు ఎన్నో ఆటలు ఆడి మంచి మంచి పేరు తెచ్చారు మన దే బార మన భారతదేశానికి వాళ్ళు కూడా మంచిగా ఆడి మంచి పేరు తెచ్చి వాళ్ళు కూడా పురుషులతో సమానంగా ఉంటారు ప్రతీ ఒక్క ఆటలో కాని ప్రతీ ఒక్క దేనిలో కాని చదువులో కాని ప్రతీ ఒక్క దాంట్లో స్త్రీలు కూడా ముందుగా ఉంటారు స్త్రీలు కూడా బలంగా ఉంటారు